నేను చేసిన ఆర్డర్ని అందుకోవడానికి డెలివరీ చేసే వ్యక్తికి ఫోన్ కాల్ చేసి నేను ఉన్న అడ్రస్సు అది కాదు అని చెప్పి నేను నివసిస్తున్న క ప్రస్తుత అడ్రస్సు పది బై రెండు వందల తొంభై నాలుగు గాంధీ బొమ్మ శివాలయం పక్కన రోడ్డు లోపలికి వచ్చాక బొమ్మలమెడ రోడ్ టర్నింగ్లో మొదటి ఇల్లు అని చెప్తాను అప్పుడు నా ఆర్డర్ని నేను స్వీకరిస్తాను